నాకు తోట్ తోట పని అంటే చాల ఇష్టం ఇంట్లో తోట పని చేసుకుంటూ ఉంటాను నాతో పాటు ఇంట్లో అమ్మ కూడా చేస్తుంది అమ్మ ద్వారానే నేను నేర్చుకున్నాను ఆ తోట పని అంతాను అమ్మ చక్కగా ఆకుకూరలు మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు అన్నీ పులమొక్కలు పెంచుతూ ఉంటుంది అమ్మ ఎలాగ నాటుతుందో ఎలాగ పెంచుతుందో చూసి నేను అమ్మ ద్వారా నేర్చుకున్నాను అందుకు అనే అమ్మ చూపించే ఇంట్రెస్ట్ని బట్టి నేను కూడా చక్కగా నేర్చుకున్నాను అవ్వి పూసినప్పుడు పువ్వులు పూసినప్పుడు కాయలు కాసినప్పుడు చాల సంతోషంగా అనిపించేది అమ్మ చేసే అపుడు అమ్మని చూసి నేను నేర్చుకున్నాను అలాగే తమ్ముడు కూడా నేర్చుకున్నాడు మాతోపాటు తమ్ముడికి చాల ఇష్టం చెల్లికి తమ్ముడికి కూడాను మేము అలా చేస్తూ ఉంటే మా పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మేము పెంచుకుంటం చూసి బాగా పెంచుకుంటున్నారు అండి వాళ్ళు కూడా మా దగ్గర నేర్చుకోని వాళ్ళు కూడా అలానే చెయ్యడం మొదలు పెట్టారు అలాగ మేము చేసేదాని బట్టి అమ్ మేము పెంచుకునేవాటిల్ని చూసి వాళ్ళకి ఎంతో ఆనందం కలిగి అవి ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంటే అబ్బా మేము కూడా పెంచుకోవాలి మా చుట్టుపక్కన అందరు కూడా అలా పెంచుకుంటూ ఉండేవారు అందుకని మేము ఎమీ చేసే వాళ్ళము అంటే ప్రతి ఒక్కరికీ ఇంట్రెస్ట్ కలగడానికి మా దగ్గర ఉన్న మొక్కల్ని వాళ్ళకి ఇచ్చే వాళ్ళం వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు మాకు ఇచ్చేవారు మేము అలాగా పులామొక్కల్ని ఫ్రూట్స్ మొక్కల్ని అన్ని పెంచుకోని చక్కగా మంచి మిద్దె మీద మంచి తోటని కూడా ఏర్పాటు చేసుకున్నాము ఆ తోట ద్వారా మేము చక్కగా మంచి మంచి ఫ్రూట్సు న్యాచురల్గా పండే ఫ్రూట్సు ఆ కలుషితం లేకుండా చక్కగా యే వేస్ట్ పదార్ధాలు వాటి తగులకుండా చక్కగా మంచి ఫ్రూట్స్ని మంచి ఆకుకూరలని పొందటానికి మాకు చక్కగా దొరుకుతున్నాయి మా అమ్మ ద్వారానే మేము అవన్ని నేర్చుకున్నాం మా ద్వారా మా చుట్టు పక్కల వాళ్ళు కూడా నేర్చుకున్నారు అవి తినడం వల్ల ఆరోగ్యము కూడా ఉంటుంది మాకు అందుకనే మేము చాల ఇంట్రెస్ట్ చూపుతున్నాము మా ఇంట్రెస్ట్ని చూసి అమ్మ కూడా మమ్మలిని ప్రోత్సాహిస్తుంది అందరూ కూడా ఇలా పెంచుకుంటే చాలా బాగుంటుంది